హలో అవునమ్మా మస్తాన్ మీ పేరు మస్తానమ్మగారేనా నా పేరు వెంకరమణయ్య అమ్మగారు ఉన్నాయి అమ్మగారు మా దగ్గర ఉన్నాయి నాలుగు ఐదు కంపెనీలు ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చితే బయటికి అవుట్కి బెడ్ రూమ్కి హాల్కి కిచెన్ రూమ్కి డైనింగ్ హాల్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేపిస్తాము అమ్మగారు బెర్జర్ ఉంది నెరోలాక్ ఉంది ఏషియన్ పెయింటు ఉంది ఏషియన్ పెయింట్ కంపెనీ మీరు వచ్చి మీకు ఏది కావాలో అది మీరు నిర్ణయించుకుంటే దాన్నిబట్టి మేము ఇస్తాము అమ్మగారు ఇదే వచ్చారు అంటే రేపు అయినా ఇప్పుడు అయినా రేపు అయినా వచ్చినా మీకు కలర్స్ మీరు ఇచ్చారు అంటే ఆ కలర్స్ను బట్టి మీకు రెడీ చేసి ఇచ్చేస్తాము అండి అదే చెప్పాము కదా ఏషియను నెరోలాకు బెర్జరు మీకు ఏ కలరు అవుటు అవుట్కి ఏం కావాలి లోపలికి ఏం కావాలి వాటర్ పెయింట్ కావాలా ఆయిల్ పెయింట్ కావాలా మీకు ఏ మీకు నచ్చింది మీరు ఏం చెప్తే దాని ప్రకారంగా చెప్తాము ఎలివేషన్ కూడా ఉంది మీకు ఏ కలర్ ఎంచుకుంటే దానికి వస్తుంది మేస్త్రి డిజైన్ ఇచ్చి ఉంటారు కదా మీకు మేస్త్రి రేట్లు కాదు ఎలివేషన్ డిజైన్ ఇచ్చి ఉంటాడు మీ మేస్త్రి మీకు ఆ కట్టే మేస్త్రి దాన్నిబట్టి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ డిజైన్ చేసి మేము ఇస్తాము మీరు అక్కడికి పోయి మీరు దాన్ని చేసుకోవాలి అట్లా అదే అది దాని ప్రకారం మీరు వస్తే అమ్మగారు రేట్లు మీకు ఏ మీకు ఏ కంపెనీ కావాలి ఏ డిజైన్ కావాలి దాన్నిబట్టి మేము రేట్లు చెప్తాము రేట్లు ముందుగా చెప్పలేము కదా మీరు వచ్చారంటే సాయంకాలం మార్నింగు సాయంత్రంలోపు రెడీ చేసి పంపిస్తాము మీకు ఏ డిజైన్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలరు

అలాగే అమ్మగారు అలాగే అమ్మగారు